ఆంధ్రప్రదేశ్లో అనేక రాజకీయ పార్టీలు ఉన్నాయి అయితే ముఖ్యమైనవి కాంగ్రెస్ పార్టీ ఈ పార్టీని పంతొమ్మిది వందల ఎనభై ఐదులో స్థాపించారు మరియు ఇది భారతదేశంలోని అత్యంత పురాతన మరియు అతిపెద్ద రాజకీయ పార్టీ ఆంధ్రప్రదేశ్లో కూడా ఇది ఒక ప్రముఖ పార్టీ అలాగే తెలుగుదేశం పార్టీ ఈ పార్టీని పంతొమ్మిది వందల ఎనిమిది రెండులో స్థాపించారు ఇది కూడా ఆంధ్రప్రదేశ్లో అతిపెద్ద పార్టీ మరియు ప్రస్తుత ప్రభుత్వాన్ని నడుపుతుంది అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ పార్టీని రెండు వేల పదకొండులో వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్థాపించారు ఆంధ్రప్రదేశ్ యొక్క కొంత మంది ప్రసిద్ధ రాజకీయ నాయకులు కొండపల్లి అప్పలనాయుడు ఈయన పంతొమ్మిది వందల ఇరవై రెండు నుండి ఇరవై ఏడు వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రపతిగా పనిచేశారు ఆయన ఒక ప్రముఖ స్వతంత్ర సమ సమరయోధులు మరియు భారతదేశంలోని మొట్టమొదటి ముస్లిం రాష్ట్రపతి అలాగే కొడాలి నాని నా ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రివర్గంలో భాగం ఈయన ఇరవై రెండు వేల పద్నాలుగు నుండి రెండు వేల పంతొమ్మిది వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రివర్గంలో భాగంగా పనిచేశారు అలాగే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రపతి ఆయన రెండు వేల పంతొమ్మిది నుండి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా పని చేస్తున్నారు ఆంధ్రప్రదేశ్ రాజకీయంగా చాలా చురుకైన రాష్ట్రం ఇక్కడ అనేక విభిన్న రాజకీయ పార్టీలు మరియు నాయకులు ఉన్నారు